నేను వంటలు నేర్పే క్లాసులకి ఎప్పుడు వెళ్ళలేదు కాని నాకు వంటలు చేయడమంటే మాత్రం చాలా ఇష్టం వంటలు నేర్చుకోవడమంటే చాలా ఇష్టం నేను చిన్నపట్నుంచి కూడా వంటలు చేయడంలో బాగా శ్రద్ధ చూపేదాన్ని ఆ వంటలు కూడా నేను చాలా బాగా నేర్చుకున్నాను నేను ఆ వంటలు ఎలా నేర్చుకున్నానంటే మా అమ్మ అమ్మమ్మ వంటలు చేస్తునప్పుడు నేను బాగా ఆసక్తిగా గమనించేదాన్ని గమనించి వాళ్ళు ఎలా అయితే ఆ వంటలు చేస్తున్నారో దాన్ని చూసి నేను నేర్చుకున్నాను ఇప్పుడు అక్కడ్నుంచి నేర్చుకున్న వంటలు నేనిప్పుడు చాలా బాగా వండగలను చాలా రకాల వంటకాలు కూడా నేను చేయగలను నేను క్లాసులకు వెళ్ళకపోయినా ఇంటర్నెట్టు పుస్తకాల ద్వారా కూడా నేను చాలా నేర్చుకున్నాను నేనేప్పుడు కొత్తవంటలు వండడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటాను నాకు బాగా ఇష్టం కూడా నాకు తెలుగులో చాలా వంటల బ్లాగ్లు యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఉన్నాయి వాటి ద్వారా కూడా చాలా నేర్చుకున్నాను నేను క్లాసులకు వెళ్ళకపోయినా నేర్చుకోవాలనుకుంటున్న కొన్ని వంటకాలు కూడా ఉన్నాయి వాటిలో కొన్ని ఏంటంటే హైదరాబాదు బిర్యానీ కర్రి పాయింట్ స్టైల్లో చేసే చికెన్ ఫ్రై నిజామాబాదు బోనాలు పులిహోర వేపుడు నేను ఇలాంటి రకరకాల వంటకాలు నేర్చుకొని నా కుటుంబానికి నా స్నేహితులకి పెట్టాలని బాగా ఆశక్తి పడతూ ఉంటాను నేను ఏ కొత్త వంటకం చేసినా కచ్చితంగా నా స్నేహితులకు పెడతాను వాళ్ళు దాన్ని తిని బాగుందనే చెప్తారు ఎప్పుడు కూడా నేను అలా చాలా రకాల వంటకాలు ప్రయత్నిస్తు ఉంటాను అలాగే నా ఆలోచనల ద్వారా కూడా కొన్ని కొన్ని కొత్తగా కూడా ప్రయత్నిస్తూ ఉంటాను ఇలా నేను చాలా రాకలుగా వంటలు బాగ నేర్చుకున్నాను యూట్యూబ్ ద్వార నేర్చుకున్నాను మా అమ్మ అమ్మమ్మల ద్వారా కూడా నేర్చుకున్నాను ఈ విధంగా నాకు వంటకాలు వండడమంటే కూడా బాగా చాలా ఇష్టం